నమస్తే మ్యామ్ చెప్పండి మ్యామ్ అవును మ్యామ్ ఓకే మ్యామ్ అవును మ్యామ్ వన్ అఫ్ ది రిచ్చెస్టు టెంపుల్ మ్యామ్ ఓకే మ్యామ్ చెప్తాం మ్యామ్ మీరు ఎక్కడ నుంచి రావాలనుకుంటున్నారు మ్యామ్ ఓకే మ్యామ్ మీకు చెప్పండి

అవును మ్యామ్ ఓకే మ్యామ్ మీరు తిరుపతికి వచ్చారంటే తిరుపతి నుంచి మనకి సెవెంటీ రూపీస్ పడుతుంది మ్యామ్ తిరుమలాకి అవును మ్యామ్ మళ్ళీ ఓకే మ్యామ్ మీరు ఫ్యామిలీతో వస్తున్నారు కాబట్టి కార్ కూడా బుక్ చేస్తాము కావాలంటే మేమే పెడతాము ఓకే మ్యామ్ మేమే కార్ బుక్ చేస్తాం మ్యామ్ మీరు తిరుపతి వచ్చి ఒకసారి ఇన్ఫార్మ్ చేసారంటే మేమే పిక్అప్ చేసుకుంటాం మ్యామ్ ఓకే మ్యామ్ పర్లేదు మ్యామ్ మేం ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మిరు మిరు తిరుప అంటే టెన్ కే వరకు అవుతుంది మ్యామ్ అంటే మీకు కార్ కూడా బుక్ చెయ్యాలి అంటున్నారు కాబట్టి అవును మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మేము చూసుకుంటాం మ్యామ్ అదంతా ఓకే మ్యామ్ ఇంకేమైనా తెలుసుకోవాలా

ఓకే మ్యామ్ ఓకే థ్యాంక్ యూ మ్యామ్